నా పంట పొలానికి సంబంధించిన ఆర్థిక ప్రణాళిక అనేది నేను సంవత్సరం మొదట్లోనే నేను దాన్ని రచించుకుంటానని చెప్పుకోవచ్చు అది ఎలా అంటే నేను ఈ సంవత్సరంలో ఎన్ని పంటలు వేస్తున్నాను ముందుగానే నేను ఒక ప్రణాళిక వేసుకుంటాను ఆ పంటకు సంబంధించి ఎంత డబ్బులు అవుతాయో నేను ముందుగానే నేను నేను అంచనా వేసుకుని దానికి కావలసిన ధనముని నేను సమకూర్చుంటాను ఒకవేళ ఆ ధనము నా దగ్గర లేనట్లయితే నేను స్థానిక బ్యాంకులు నుంచి కానీ లేదా గవర్నమెంట్ నుంచి కానీ లోన్ తీసుకుంటాను నేను లోన్ తీసుకొని ఆ పంటను వేస్తానని చెప్పుకోవచ్చు ఆ పంటని వేసిన తర్వాత నాకు వచ్చిన లాభం ఎంత అనేది చూసుకుంటాను నేను కంప్యూటర్లో ఒక ఎక్సెల్ షీట్ని రచించుకొని అందులో నేను చూసుకుంటా నాకు ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది నేను చూసుకుంటాను అలాగే నాకు లాభం ఒకవేళ వచ్చినట్లయితే ఆ లాభాన్ని నేను నా పంటకు కావాల్సిన టెక్నాలజీ కొనుక్కోవడానికి కానీ లేకపోతే నేను సంవత్సరంలో వేసే రెండో పంటకి కావాల్సిన ధనము కానీ ఆ లాభాన్ని తీసి పక్కన నేను పెట్టుకుంటున్నాను అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నా పొలానికి నేను ఎక్కువగా టెక్నాలజీ అనేది వాడతూ ఉంటాను ఎందుకంటే ఇంకా నేను పాత పద్ధతులను ఒకవేళ నేను ఫాలో అయినట్లయితే నేను ఎక్కువ లాభాలని అనేది పొందకుండా ఉంటాను కాబట్టి నేను టెక్నాలజీ వాడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను నా లాభాల్ని నేను టెక్నాలజీ కొనుక్కోవడానికి లేదా రెండో పంటకి నేను ఎక్కువగా వాడతానని నేను చెప్పుకోవచ్చు అలా మనం స్థానికంగా చూసుకున్నట్లయితే మన గవర్నమెంట్ ఏపీ రైతు సురక్ష అనే ఒక లోను కూడా సంవత్సరానికి పది వేలు అనేది రైతులకి ఇవ్వడం కూడా ఎంతగానో మంచి చేకూరుస్తుందని మనం చెప్పుకోవచ్చు అలాగే మనం కొత్త పద్ధతులు లేదా మళ్ళీ ఇలా టెక్నాలజీ వాడడం వల్ల కూడా మనం ఎక్కువ ఆదాయం పొందుతూ ఉంటాం అలాగే నాకు ఏదైతే పంటల వల్ల ఎక్కువ లాభం కలుగుతుందో ఆ పంటలనే నేను వేయడానికి ఎక్కువగా ఇష్టపడతూ ఉంటాను ఏదైతే పంటలు నాకు నష్టం చేకూరుతున్నాయో ఆ పంటను నేను వేయకుండా ముందుగానే జాగ్రత్త పడతూ ఉంటాను ఇది నేను పక్కా ప్రణాళిక వేసుకోవడం వల్ల వల్లనే నేను ఎక్కువ లాభాలు పొందుతున్నానని నేను చెప్పుకోవచ్చు